ఐదు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయలు ఆరు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల రెండు రూపాయలు తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఐదు రూపాయలు పది లక్షల పదిహేను వేల పది రూపాయలు